కెమెరా అనగా దృశ్యాన్ని బంధించే యంత్రము సాధారణంగా కెమెరాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి ముందుగా మనకు రీల్ వాడే కెమెరా ఉండేది ఇప్పుడు డిజిటల్ కెమెరాలు వచ్చాయి రీలు అమర్చి ఫోటోలు తీసుకునే కెమెరా ఏదైతే ఉందో అందులో మనం దాదాపు ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు ఫొటోస్ తీసుకునే వాళ్ళం కానీ డిజిటల్ కెమెరాలు వచ్చిన తర్వాత చిప్పులో ఉన్న ఇన్బిల్ట్ సామర్థ్యాన్ని బట్టి మనము వేల కొలది ఫొటోస్ తీసుకొవచ్చు అయితే కెమెరాలో లెన్సులు అనేవి ముఖ్య భూమికను పోషిస్తాయి టెన్ లెన్సు థర్టీ లెన్సు ఫార్టీ లెన్స్ ఫిఫ్టీ లెన్సు జూమ్ లెన్సు అని ఇలా ఎన్నో విధాలుగా లెన్సులు వాడడం జరుగుతుంది దూరాన్ని బట్టి కానీ అక్కడ ఉన్న కాంతిని లైటింగ్ని బట్టి కానీ ఆ ఫోటోను క్యాప్చర్ చేయడానికి ఈ లెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయి కెమెరా షూటింగ్ అన్నది ఇండోరు ఔట్డోరు అన్న విషయాలపై కూడా ఆధారపడి ఉంటుంది ఔట్డోరు అక్కడ ఉన్న జనరల్ లైటింగ్ని బట్టి ఫోటోగ్రాఫర్ చక్కగా క్యాప్చర్ చేస్తాడు అదే ఇండోరు ఫొటోసు తీయడం అంటే కొన్ని ప్రత్యేకమైన లైట్లను వాడవలసి ఉంటుంది ఫోటోగ్రఫీ అన్నది వారి అభిరుచిని బట్టి వారు వృత్తిగా కూడా స్వీకరించడం జరుగుతుంది కెమెరాలు ఎన్ని విధాలుగా ఉన్నా కూడా డిజిటల్ కెమెరాను ఇప్పుడు ఎక్కువగా వాడడం జరుగుతుంది